నా ప్రాంతంలో కళ మరియు సంస్కృతి అభివృద్ధి చెందడానికి కారణం కార్పొరేట్ వాళ్ళు కాదు ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు తీసుకొస్తుంది మరియు దాతృత్వ సంస్థలు ఇలాంటి చిన్న చిన్న సంస్థలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఎందుకు అంటే కళా సంస్థలు ఓపెన్ చేస్తున్నారు ఎక్కడ అంటే చిన్న చిన్న ప్రదేశాలలో ఇలాంటి కళా సంస్థలు ఓపెన్ చేసి మనకి ఎంతో ఉపయోగదాయకమైన కళను నేర్పిస్తున్నారు ఉచితంగా కళను నేర్పిస్తున్నారు సంగీతం నృత్యం ఇలాంటి ఎన్నో వాటి మీద అందరికీ ఆసక్తి ఎంతో ఆసక్తి ఉంటుంది కానీ నేర్చుకోవాలి అంటే సంపద ఉండదు కానీ ఈ దాతృత్వ సంస్థలు అంటే దాతలు ఎవరైతే ఉన్నారో వారు ఉచితంగా కళను నేర్పిస్తున్నారు ఎంతో చక్కగా ఉంటుంది ఈ కళ అందరికీ అందుబాటులోకి వస్తుంది టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ కళ మరియు ఫోను ఇంకా ఇతర వాయిద్యాలలో బాగా ఉపయోగపడుతుంది వాటిలో అందుబాటులోకి వస్తుంది